నేను డ్రైవరుకు తీసుకెళ్ళినప్పుడు నా కాడ డబ్బులు లేనప్పుడు అతనికి నేను ఎలా చెల్లించాలి ఒకవేళ మరి గూగుల్ పే లోనా లేకపోతే ఆన్లైన్ ద్వారానా ఎలా నేను అతనికి డబ్బులు చెల్లించాలి